మీకు మేము ఆర్డర్ పెట్టాము ఆర్డర్ ఎందుకులే ఆలస్యమైందో మేము మేము అడగాలనుకుంటున్నాం ఎందుకు ఆలస్యమైంది ఇప్పటివరకు రాలేదు మీరు మేము వేరే దగ్గర ఆర్డర్ ఇచ్చుకోవాలని చూస్తున్నాము ఇంట్లో ఆకలికి బాగా ఇది అవుతున్నారు మీరు అంతనే లేట్ చేస్తే వచ్చిన బంధువులు కూడా ఇంత లేట్ ఏంది అది ఇది అని మమ్మల్ని అడుగుతున్నారు అందుకని పక్కకి వెళ్ళాలి అనుకుంటున్నాము మీరు అసల కారణమేదో చెప్తే మాకు మేము పక్కకు వెళ్ళి వేరే రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటాము